నా గురించి నేను చెప్పాలి అంటే అంటే ఇది నేను ఏదో గొప్పగా చెప్పుకోవాలని అని కాదు కానీ నా విషయం చూస్తే నా తల్లిదండ్రులు నా చిన్నతనం నుంచి కూడా నన్ను ఒక కట్టుబాటులోనే పెంచారు అంటే ఒక కట్టుబాటులోనే పెంచారు అంటే ఇంట్లో ఉంటేనే ఇంట్లో ఉండాలి అనే ఒక నియమంతో పెంచారు బయట ప్రపంచం ఏంటో కూడా తెలియకుండా పెంచారు ఎక్కడికైనా స్కూల్కి పంపిస్తే స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే అట్లానే అలా బయటకి తీసుకు వెళ్ళి ఫ్రీడం తీసుకెళ్ళే వారు కానీ ఫ్యామిలీతో ఇప్పుడు ఉన్న జనరేషన్ చూసుకుంటే అందరూ కూడా లేరు కాబట్టి నన్ను పెంచే విధానం తల్లిదండ్రులు కూడా నన్ను ఒక ఇక రూల్స్ పెట్టేవారు ప్రతీ కండిషన్స్ పెట్టేవారు అట్లా పెంచేవారు సో నేను అలానే పెరిగాను ఇప్పటికీ నన్ను అలా పెరగడం వల్ల ఇప్పుడు కూడా నన్ను ఎవరు కూడా ఏమీ అనలేరు నేను ఏం తప్పులు చేసినా ఒకవేళ తప్పు చేసినా నన్ను నువ్వు తప్పు చేసావని చెప్పి వెంటనే మాట్లాడేస్తారు తప్ప ఎవరు కోప్పడి నా నుంచి దూరం పై పై గొడవలు పెట్టుకుని అలా పెట్టుకునే విధానం అయితే ఎవరూ లేరు ప్రతీ దానికి ప్రతీ ఒక్కరు కూడా నేను ఇంట్లోనే కాదు బయట వాళ్ళు అందరూ కూడా ఈ అమ్మాయి మంచిది ఇలా ఉంటుంది అలా ఉంటుందని ప్రతీ ఒక్కరు కూడా చెబుతూ ఉంటారు నా గురించి